మేడమ్ మేడమ్ హలో మాది వెజిటబుల్ షాప్ మేడమ్ మీకు ఏమేమి కావాలి మావి అన్నీ ఫ్రెష్ ఆర్గానిక్ ఆర్గానిక్ షాప్ నుంచి తెప్పిస్తాం మేడమ్ మేము

మీకు వన్ కేజీ అలా ఇవ్వమంటారా ప్రైస్ కూడా చాలా కాస్ట్ తక్కువ కాదండి మా దగ్గర టమాటో ఉంది ఇప్పుడు తీసుకు వచ్చారు ఫామ్ నుండి లేదు క్యారెట్ పొటాటో టమాటో కిలో టెన్ రుపీస్ అండి క్యారెట్ వచ్చి ట్వంటీ రూపీస్ మేడమ్ ఇంకా మా దగ్గర మీకు బీన్స్ కావాలా బీన్స్ క్యాప్సికమ్ నెక్స్ట్ బాటిల్ గార్డ్ బాటిల్ గార్డ్ అయితే మా ఫామ్లో కాదు పక్కన మాకు షాప్ పక్కన ఒక తోట ఉంది మేడమ్ తోటలో నుంచి మీకు కావాలంటే మా షాప్ దగ్గరకి వస్తే మీకు ప్రత్యేకంగా తీసుకు వెళ్ళి చూపిస్తాము బాటిల్ గార్డ్ ప్రతిదాన్ని మీకు ఏదీ కావాలి అంటే అది కోసుకుని తీసుకోనిస్తాను అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు

మా దగ్గర ఫైవ్ వెజిటేబుల్స్ కొన్నవాళ్ళకి మేము టమాటాస్ వన్ కేజీ ఫ్రీ ఇస్తున్నాం మేడమ్

అలాగే అండి తప్పకుండా అండి మేము బల్క్ ఆర్డర్స్ మేము మా ఫామ్ హౌస్ దగ్గర నుంచి మీకు పంపిస్తాం అండి మేము షాప్కి కూడా తీసుకురాము అవి ఇంకా ఏమన్న ఉంటే మేము తప్పకుండా మేము ప్రొవైడ్ చేస్తాం ప్రెసెంట్ మీకుశాంపుల్గా ఒక టెన్ ఐటెమ్స్ మీకు ఏమన్నా పంపించమంటారా ఒక పొటాటో క్యారెట్ టమాటో క్యాలీఫ్లవర్ మేము ఫ్రెష్గా అక్కడ తోటలో నుంచి కోసిన తరవాత కడిగి శుభ్రపరచిన తరవాత మేము వెజిటేబుల్స్ సేల్ అని పెడతాము మేడమ్ ఓకే మీరు ఇప్పుడు టెన్ కేజీస్ ఏమన్న ఐటెం చేసుకుంటే మీకు టూ కేజెస్ టమాటాస్ ఫ్రీ వస్తాయి మ్యామ్ పంపించమంటారా ఇప్పుడు సరే మేడమ్ మీకు ఇప్పుడు సరే మేడమ్ ఒక కిలో అవి మీకు టూ కేజీస్ టమాటాస్ వస్తాయి అలాగే మీకు పెద్ధ సైజ్లో ఉన్న రౌండ్ సైజ్ దేశవాళీ టమాటాస్ మీకు మేము కాయగూరలతో పాటు మీకు విడిగా మేము ప్యాక్ చేసి మీకు పంపిస్తాం మేడమ్ థ్యాంక్ యూ మేడమ్